మేము మా వంటకాలలో వాడే అత్యంత అరుదైన అన్యదేశపు పదార్థం ఏది అంటే చాలా ఉన్నాయి దాంట్లో మొదటిగా నేను బిర్యానీ ఆకు అని పిలుస్తాము దానిని మేము ఏదైనా బగార అన్నం లాంటివి బిర్యానీ ఆకు బిర్యానీ చేసేటప్పుడు అన్నం ఉడకక ముందు వేస్తాము దాంట్లో వేస్తే రుచికి సరిపడ బాగుంటుంది మరి ఇంకా చెప్పాలంటే ఆ ఆకుతో దాని యొక్క రుచి మారిపోతుంది చాలా బాగా అవుతుంది మరియు ఇంకా లవంగాలు లవంగాలు మేము బిర్యానీ మరియు బాగార అన్నంలో లేదా ఇంకా ఏదైనా వంటకాలలో వేయవచ్చు వేస్తే దాని యొక్క ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఘాటుతో ఏదైనా కూర రుచిగా అవుతుంది అవ్వాల్సిందే దాల్చిన చెక్క అనేది బిర్యానీలో ఏదైనా దానికి మసాలా అవ్వడానికి ఘాటుగా ఉండడం కోసం మంచి రుచిని ఇవ్వడం కోసం బిర్యానీలో బగారా అన్నంలో ఎక్కువగా వేస్తాము దాల్చిన చెక్కని సాఫ్రాన్ అంటే కుంకుమపువ్వు కుంకుమపువ్వు మేము పాలలో వేస్తాము పాలలో వేసుకొని తాగితే మంచిది అని పెద్ద వాళ్ళు చెప్తారు పాలలో కుంకుమపువ్వు వేసుకొని తాగితే మంచి జరుగుతుంది గర్భం గర్భంతో ఉన్న ప్రెగ్నెంట్ అయి ఉన్నవాళ్ళు కుంకుమపువ్వు వేసుకొని తాగితే పాలు తాగితే చాలా మంచిది అని అంటారు ఎందుకంటే పిల్లలు బాగా పుడతారు తెల్లగా పుడతారు అనేది దీని యొక్క సారాంశం సాఫ్రాన్ తర్వాత ట్రఫుల్ ఆయిల్ అనేది మేము ట్రఫుల్ రెస్టారెంట్లో ఉపయోగిస్తాము డ్రాగన్ ఫ్రూట్ అనేది మేము డ్రాగన్ ఫ్రూట్ సుమతి శతకంలో వాడేవాళ్ళం కఫీర్ లైమ్ లీవ్స్ అంటే కఫీర్ లీవ్స్ అనేది మేము మా దగ్గర కాఫీ లీవ్స్ అని అంటాము టామ్యం సూప్లో వేసి తింటే ఆ సూప్కి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా చెప్పాలంటే ఎడిబుల్ గోల్డ్ లీఫ్ అనేదాన్ని మేము గోల్డ్ లిఫ్ చాక్లెట్లు ఉపయోగిస్తాం చాక్లెట్ల మీద మన మీదైన ఒక టెస్ట్ రావడం కోసం క్రిస్పీగా వాడుతాం చూశారా వీటిని గోల్డ్ లీఫ్ లీవ్స్ అంటారు దానితో చాక్లెట్కి చాలా తీపిదనం వస్తుంది ఇంకా యూఫ్ సోబ్రాట్ అనేదాన్ని మేము యూజీ సోబ్రాట్లు వేస్తాము యూస్ అనేదాన్ని యూజీ సోబ్రాట్లులో అదొక డిష్ యొక్క పదార్థం యొక్క మంచి పద్ధతి బ్లాక్ గార్లిక్ అంటే బ్లాక్ గార్లిక్ అంటే నల్ల అల్లం నల్ల అల్లాని మేము నల్ల అల్లం హుమాస్ అనే దానికి ఉపయోగిస్తాము మోరల్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అని అంటాము పుట్టగొడుగులు మేము మోరల్ మష్రూమ్ రిస్టోస్ దానికి ఉపయోగిస్తాము మోరల్ మష్రూమ్ రిస్టోస్ అది టేస్ట్ చాలా బాగుంటుంది సుమాత్ అనేది మేము మిడిల్ ఈస్ట్రన్ ఫస్ట్ టైం సలాడ్లో ఉపయోగిస్తాము ఆ సలాడ్ మంచిగా ఉంటుంది చాలా తాగితే తాగాలనిపిస్తుంది దాంట్లో అది ఒక మెయిన్గా మనం అత్యంతంగా వాడేది అది సుమాక్ వైట్ ఆస్పగ్రస్ అంటే వైట్ ఆస్పగ్రస్ సూప్లో ఆ సూప్ కూడా తాగడానికి చాలా బాగుంటుంది మోకాళ్ళ నొప్పులు వెళ్ళగొడుతుందని అంటారు ఫిడిల్హెడ్స్ ప్రాన్స్ ఫిడిల్హెడ్స్ ప్రాన్స్ ఫ్రైలో ఫిడిల్హెడ్స్ ప్రాన్స్ వాడతాము ఫిడిల్హెడ్స్ ఫ్రై చాలా బాగుంటుంది దూషి సవాభిద్ అనేది మేము దుల్సే సవాబి సలాడ్లో వాడతాం ఈ సలాడ్ కూడా చాలా బాగుంటుంది తియ్యగా కాకపోయినా కొంచెం చేదుగా ఉంటుంది ఆ చేదును చేదు తాగుతే మంచిది అని అంటారు చిట్టగర్ల మష్రూమ్ పుట్టగొడుగులని మేము ఎలా చిట్టగర్ల మష్రూమ్స్ అంటారు పాస్తా చేసుకోవడానికి ఉపయోగిస్తాము పాస్తా మేము చిట్టగర్ల మష్రూమ్ పాస్తా అని అంటాం ఆ పాస్తా తింటే చాలా బాగుంటుంది కోజి రైస్ కాజు కాజు అనేది తెలుసాండి కాజు అనేది మేము ఏదైనా సేమ్యాలో వేస్తాము బిర్యానీలో వేస్తాము ఇంకొకటి కిస్మిస్ అనేది మేము సేమ్యాలో వేస్తాము చాలా బాగుంటుంది కోజి రైస్ అనేది కోజి రైస్ పికిల్స్లో ఫార్మేట్లో పీల్స్లో వాడతాము కోజి రైస్ దాంట్లో అత్యంతగా వాడే వస్తువు మీ ఇంకా పార్స్లీన్ అనేది మేము టమాటో సలాడ్లో వాడుతాము పార్స్లీన్ టమాటో సలాడ్లలో టమాటో సలాడ్లో పార్స్లీన్ అనేది చాలా కావాల్సిన పదార్థం నల్ల సీడ్స్ అనేటివి బ్లాక్ సీసం సీడ్ అని అంటారు ఆ బ్లాక్ సీసం సీడ్స్ మేము బ్లాక్ సీసం సీడ్ ఐస్ క్రీమ్స్లో వాడతాము ఆ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ తింటుంటే తీయగా కాకుండా కొంచెం ఏదో పుల్లగా తగిలినట్టు ఉంటుంది దాని యొక్క ఏకైక విచిత్రం అదే చాలా బాగుంటుంది తినడానికి ఫింగర్ లైమ్స్ అనేది ఫింగర్ లైమ్ కలవర్ ఆస్ట్రెస్ అనే పదార్థంలో ఉంటుంది ఆ ఆస్ట్రెస్ విత్ ఆస్ట్రెస్తో కలిపితేనే బాగుంటుంది వితౌట్ ఆస్ట్రెస్తో బాగుండదు ఫింగర్ లైమ్ ఆస్ట్రెస్తో కలిపేస్తే కాఫీయర్ తయారు అవుతుంది దానికోసం ఫింగర్స్ లైమ్స్ ఉపయోగిస్తాము టైటాన్ వెన్నీల వెన్నీల ఐస్ క్రీమ్లో చాలా ముత్యంతతి టైటాన్ వెన్నీల్ల అందుకోసమే వెన్నీలకి వెన్నీల అనే పేరు వచ్చింది మీసో పేస్ట్ అనేది మిస్సెసో గ్లాస్ ల్యాండ్ సల్మాన్ అనేదానికి ఆ సల్మాన్కి ఉపయోగపడుతుంది సీ క్రీమ్ అనేది సీ అర్చిన్ అని అంటాము యుఎన్ఐ అంటాము మేము సీ అర్చిన్ సుశీ దానికి ఉపయోగిస్తాము జూనీపర్ వెనిస్ జిన్ అండ్ జూనీపర్ బెర్రీ కాక్టెల్ అనే దానికి ఉపయోగిస్తాము కాక్టెల్ చాలా బాగుంటుందండి ఏదో టేస్ట్ దాన్ని మేము క్రోకడైల్ అని కూడా అంటాము కాక్టెల్ అని అంటాము వకమడిసిమిడియా మిస్కోలో సూపు వకమే అనే అక్కడ ఇది చాలా ఫేమస్ అండి మికసో సూప్ విత్ వాకమే అని అంటాము ఇది మిక మిస్సోపు కానీ దాంట్లో వాకమే సవారీ కలిపితే దాన్ని మేము మిసో సూప్ విత్ వకమే అని అంటాము ఇది చాలా వాటిలో అరుదైన వస్తువు గోచిగురి అనేది కొరియన్లో రెడ్ పేపర్ ఫ్లెక్స్ అని అంటారు కామ్చి అనంటారు కిమ్చి అంటే అది కొరియన్లో రెడ్ పేపర్ ఫ్లెక్స్ అనంటారు దాన్ని కూడా ఉపయోగిస్తాము వైల్డ్ రైస్ అని అంటాము వైల్డ్ రైస్ ఫిల్ ఆఫ్లో ఉపయోగిస్తాము ఆ వైల్డ్ రైస్ చాలా మంచిది ఒంటికి ఆరోగ్యంగా ఉంటుందని అంటారు ఖబుబ్ సవీద్ ఖబుబ్ దాషి జపనీస్ బ్రోత్లో ఉపయోగిస్తారు టర్ఫీల్ ఇన్ఫినిషన్ రెస్టో రెస్టారెంట్లో ఉపయోగించేది అది అమర్నాథ్ అమర్నాథ్ పొరిడా అమర్నాథ్ అనగానే అమరనాథ్ దేవుడు కూడా గుర్తు వస్తాడు అమర్నాథ్ అమర్నాథ్ పేరుతో ఉన్నది అమర్నాథ్ పురి పారిడ్జ్ అని అంటారు బిర్యానీ ఆకులు ఇవి చాలా అరుదైనవి మాకు దానితోపాటు గోల్డ్ లీఫ్ అనేది చాలా బాగా వాడుతారు ఇక్కడ ఆ గోల్డ్ లీఫ్ అనేది బాగా వాడాలి ఫిండలిన్ ఫ్రేమ్స్ ఫిండలిన్ ఫ్రేమ్స్ డీప్ ఫ్రై ఆ ఫ్రై తింటే చాలా బాగుంటుంది ఫిండల్ హెడ్ ఫిండల్ హెడ్ అనేదే చాలా అరుదైనది ఇక్కడ దుల్సే దులుసుకోమ్మలో ఉన్న రసం చేసి దానితో పోలుస్తారు దులిసేది రసాన్ని ఏ కూరలో వేసినా చాలా బాగుంటుంది ఇంకా జింజర్గా మేము ఉపయోగించే అల్లాన్ని ఏ కూరలో అయినా వేసిన దాని యొక్క అర్థానికి ఏం తిన్న వేస్తే అన్నేసి చూడు నన్నేసి చూడు అనేదే గార్లిక్ అంటే అల్లం అల్లం ఏ కూరలో వేసినా చాలా బాగుంటుంది అల్లాన్ని మేము చాలా అరుదుగా వాడేది అల్లం మాత్రమే ఏ తెలుగులో అయినా అల్లం మాత్రమే ఎక్కువ తెలంగాణలో వాడుతాము అల్లం లేనిది ఏ కూర అయినా బాగుండదు ఏ చికెన్ కైనా ఏ కంసు కూర కైనా మేము అల్లాన్ని ఎక్కువ వాడతాము అల్లం ఇంకా బిర్యానీ ఆకులు లవంగాలు అల్లం ఇవి లేనిది ఒక కూర అనేది బాగుండదు అత్యంతగా బిర్యానీ అందుకోసమే ఇవి మేము ఎక్కువ వాడతామండి మా వంటకాలు వాడే అత్యంత అరుదైన అన్యదేశం పదార్థం అల్లం బిర్యానీ ఆకులు లవంగాలు యాలకులు యాలకులు కూడా మేము వాడతాము బాదంలు వాడతాం